అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో వంట చేసే వస్తువులు చాలా మారిపోయాయి అప్పుడంటే ఇప్పుడు మనము ఏదన్నా గ్రైండ్ చేయాలి ఏదన్నా పీస్లాగా చేయాలి అంటే మనం ఇప్పుడు ఈజీగా మిక్ మిక్సీలో యూస్ చేస్తున్నాం కానీ అప్పుడు ఏంటంటే రుబ్బురోలు రోలు యూజ్ చేసేవారు అన్నమాట మా మమ్మీ అప్పుడు చెప్పేది ఏంటంటే మేము రోలు యూజ్ చేసే వాళ్ళము బాగా అది పీస్ చేయడానికి అండ్ మాకు టైం కూడా చాలా పట్టేది ఇప్పుడైతే మిక్సీ వల్ల మీకు ఒక టూ త్రీ సెకండ్స్లో అన్ని అయిపోతున్నాయి

అది కూడా రోల్లో యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గ్రైండర్స్లో వేస్తున్నారు పప్పులు ఇవన్నీ ఇవన్నీ ఇంకా గ్యాసెస్ ఏందంటే అప్పుడు ఏదైనా కుక్ చేయాలి అంటే మనకి కట్టెలు తీసుకొచ్చి అడవికి వెళ్ళి లేదా ఎక్కడైనా దూరంగా వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళు కట్టలు తీసుకొచ్చేవాళ్ళు కట్టెలు తీసుకొచ్చి అది పోయిలో పెట్టి కుక్ చేసేవాళ్ళు కుక్ చేసిన తర్వాత కుక్ చేసే వాళ్ళు దానివల్ల ఏంటి అంటే పొగ అనేది చాలా వచ్చేది అండ్ ఇంకా

మనం ఏదైనా బేక్ చేయాలి అన్న లేదంటే ఏదైనా హిట్ చేయాలంటే మనం గ్యాసెస్ లేదా ఏదో ఒకటి వాడే వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఒక ఓవెన్లో పెట్టి ఒక స్విచ్ చేసి ఒక బటన్ ప్రెస్ చేసి మళ్ళీ మనం బటన్ వేసేసరికి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు అన్ని రెడీ అవుతున్నాయి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాయి ఈ మిక్సీస్ గ్రైండర్స్ ఇలా రావడం వల్ల ఏంటంటే టైం సేవింగ్ పెరిగింది వర్క్ అనేది తగ్గింది కానీ అప్పట్లో ఈ ఈ చిన్న చిన్న పనులు చేయాలన్నా మనకి చాలా టైం ప్రాసెస్ అవుతుండే ప్లస్ ఇంకోకటి ఏంటంటే ఆ టైం ప్రాసెస్ ఏంటంటే ఆ మిక్సీలో అవన్నీ చేయడము మనకి ఇప్పుడు ఈజీగా టైం చాలా సేవ్ అవుతుంది అండ్ మనకి స్ట్రెస్ బాడీది ఎక్కువ ఉండదు మనం బాడీ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ అప్పటికాలంలో అది చేయడం వల్ల ఉమెన్స్కి అనేది ఆడవాళ్ళకు అనేది అవి చేయడం వల్ల ఎక్ససైజ్ అనేది అవుతుండే బాడీ అనేది బాగా తిరుగుతుండే ఎక్ససైజ్ అనేది బాగా అవుతుండే సో అప్పుడు వాళ్ళు అలా చేయడం వల్ల హెల్దిగా అంటే హెల్తీ అంటే వాళ్ళ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుండే ఎక్ససైజ్

మనకు ఇష్టమైనది చేసుకోగలుగుతున్నాం చాలా ఈజీగా కానీ ఎవరు ఇవి రుబ్బడం ఇవన్నీ అప్ అప్పటిలో ఆడవాళ్ళు మాత్రమే చేశారు కానీ ఇప్పుడు మిక్సర్స్ గ్రైండర్స్ గ్యాస్ ఇలాంటి సిలిండర్స్ వచ్చిన తర్వాత మగవాళ్ళు కూడా ఈ పనులనేవి ఈజీగా చేయగలుగుతున్నారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు అమ్మాయిలకు కూడా లేదా ఆడవాళ్ళకు కూడా ఇవి చాలా యూజ్ అవుతున్నాయి పాతకాలానివి ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పటికి కూడా ద బెస్ట్ అని చెప్పొచ్చు కంపేర్ చేస్తుంటే ఇ ఇప్పుడు చేసే వాటి వల్ల మనకి ఉపయోగాలు టైం ప్రాసెస్ ఉంటాయి అప్పుడు టైం వేస్ట్ అయ్యేది కానీ అప్పుడు ఎక్ససైజ్ అలాంటివి మనకి బాడీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి వచ్చేవి ఇప్పుడు బెనిఫిట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటున్నాయి కానీ మనకు టైం అనేది మిగులుతుంది టేస్ట్ పరంగా అప్పట్లో ఏంటంటే మమ్మీ వాళ్ళు చెప్పే ప్రకారము ఏంటి అంటే మా మమ్మీ ఎప్పుడు చెప్తుండే అప్పట్లో మేము చాలా మన మాకు అవి చేయడం వల్ల చాలా ఎక్ససైజ్లాగా అయిపోతుండే కానీ ఇప్పుడు అలా అలా లేవు చాలా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేసేస్తున్నారు సో మీకు అనేది బాడీకి ఎక్ససైజ్ లాంటిది ఏమి అవ్వట్లేదు ఇప్పుడు మీరు అంత పెద్దగా స్ట్రెస్ పెట్టట్లేదు కానీ అప్పట్లో ఇవన్నీ ఏమన్నా చేయాలంటే బాగా వాళ్ళు స్ట్రెస్ బెస్ట్నెస్ అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే రెండు ద బెస్టే అని చెప్పుకోవచ్చు